హలో అదే మేము సెవెన్ మెంబర్స్ రాంబల్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ మాకు ఏదన్నా ప్లాన్ దొరుకుతదా రెంట్ హౌసెస్ అక్కడ ఏమైన్నా చెప్పండి ఫాస్ట్గా సెవెన్ మెంబర్స్కి ఎక్కడండడి అది ఎలా ఉంటుంది ప్లేస్ అనేది సెవెన్ మెంబర్స్ కా టూ రూమ్స్ ఏ సెట్ చేయగలరా పర్లేదు అంటే మరి ఆ రూమ్స్ అనేది వ్యూ బాగుంటుందా అండి పైనుంచి చూడ్డానికి రాంబల్లి బీచ్ తెలిదండి మాకు ఎలా ఉంటదండి రాంబలి బీచ్ మరి అక్కడ మీ దగ్గర అది వాష్రూమ్స్ అక్కడ ఎలా ఉంటాయి వాష్రూమ్స్ ఎక్కడ బానే ఉంటాయా రూమ్స్ అనేది క్లీన్ చేస్తారా డైలీ లేదంటే మేమే క్లీన్ చేసుకోవాలా ఎంతండి ఇలా టూ డేస్కి ఫిఫ్తీన్ హండ్రెడ్ ఆ రూమ్కి ఒక రూమ్కి ఆ అండి సరే అండి అయితే సరేనండి సరే అండి అయితే అది కదు మరి కొంచెం అంట ఎక్కువైపో ఇద్దరికీ మూడు ఎక్కువైపోద్దేమో కదండి మరి చూస్తారా తగ్గిద్ది ఏమన్నా తగ్గదా ఏం తగ్గదా హలో హలో హలో హలో సరే సరే సరేనండి అయితే